అలనాటి సినిమాలు నేటి సినిమాల కంటే చాలా అద్భుతంగా ఉన్నాయి దానికి గల కారణాలు అలనాటి సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలుగా రూపొందించారు నేటి సినిమాలు వైట్గా డిజిటల్ ప్రింట్గా ముందుకు సాగుతున్నాయి నేటి సినిమాలలో మనం చూసుకుంటే సినిమాటోగ్రఫీ కానీ స్క్రీన్ప్లే కానీ దర్శకత్వం కానీ కథలు కానీ ఈనాటి ప్రజలకు అనుగుణంగా ఉన్నాయి మనం తెలుగు ఇండస్ట్రీనీ గల చూసుకుంటే టాలీవుడ్ అని కూడా పిలుస్తారు ఇది ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాల్లో మాట్లాడే తెలుగు భాషల్లో చలన చిత్రాల నిర్మాణానికి అంకితమైన భారతీయ సినిమాకి భాగం తెలుగు సినిమా హైదరాబాద్ ఫిలింనగర్లోను ఉంది తెలుగు సినిమాని మనం చూసుకుంటే కనుక రెండు వేల పడు మధ్య కాలం నుండి తెలుగు సినిమా ఫ్యాన్ ఇండియా చలనచిత్ర ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచింది జాతి మరియు భాషాపరమైన అడ్డంకులను అధిగమించి బాహుబలి టూ రెండు వేల పదిహేడు ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా సాట్నర్ అవార్డుని గెలుచుకుంది త్రిబుల్ ఆర్ రెండు వేల ఇరవై రెండు నేషనల్ బోర్డ్ ఆఫ్ రివ్యూ యొక్క టాప్ టెన్ ఫిల్మ్లోకి వచ్చి రెండో ఆంగ్లేయతర చిత్రం ఇది నాటు నాటు పాటకు అకాడమీ అవార్డ్ మరియు గోల్డెన్ గ్లోబ్ మరియు ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్తో పాటు పలు అంతర్జాతీయ ప్రశంసలను అందుకుంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి గాను తెలుగు సినిమా ఫిలింనగర్లో ఉంది రెండు వేల ఇరవై ఒకటి నాటికి తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ పరంగా భారతదేశంలో అతిపెద్ద చిత్ర పరిశ్రమ రెండు వేల ఇరవై రెండులో తెలుగు సినిమాలు ఇరవై మూడు కోట్ల రెండు వందల ఇరవై మూడు మిలియన్ల టికెట్లు అమ్మబడ్డాయి ఇది భారతదేశంలోని వివిధ చిత్రపరిష పరిషత్ర పరిశ్రమలో అత్యధికం తెలుగు సినిమా టెక్సికల్ క్రాఫ్లు ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు సినిమాటోగ్రఫీ భారతదేశ సినిమాలలో అత్యంత అధునతమైనదిగా పరిగణించబడుతున్నాయి ఈ పరిశ్రమ భారతదేశం యొక్క అత్యంత ఖరీదైన మరియు అత్యధిక వసూలు చేసిన చిత్రలన్ని కళలు నిర్మించింది తెలుగు ప్రొడక్షన్ బాహుబలి టూ రెండు వేల పదిహేడు ప్రస్తుతం భారత దేశంలోనే అత్యధిక వసూలు సాధించిన చిత్రం తెలుగు చలనచిత్ర పరిశ్రమ రామోజీ ఫిలింసిటీకి నిలయంగా ఉంది ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా పదహారు వందల అరవై ఆరు ఎకరాలు ఆరు వందల డెబ్భై నాలుగు హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది ఉన్న ప్రపంచంలో అతిపెద్ద ఫిలిమ్స్ స్టూడియో కాంప్లెక్స్గా ధ్రువీకరించబడింది పంతొమ్మిది వందల తొంభై నుండి చిత్ర నిర్మాత రఘుపతి వెంకయ్య నాయుడు షార్ట్ ఫిలింలను నిర్మించడంలో మరియు వాటిని ఆసియా వివిధ ప్రాంతాల్లో ప్రదర్శించడంలో పాలుపంచుకున్నారు